గుడ్ మార్నింగ్ చెప్పండి రిటర్న్ అలా ఎలా తీసుకుంటామండి మీరు మా దాంట్లో కొన్న తర్వాత మేము ఇంకొకటి ఎలా తీసుకోగలుగుతాం మీరు కావాలి అంటే మేము సగం మనీ తీసుకుంటాం సగం మీకు ఇచ్చేస్తాం అలా దానికి ఓకే అంటే మేము తీసుకోగలుగుతాం అలా కాదండి మా షాప్లో నుండి బయటికెళ్ళినంక మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము లేదండి మేము ఒకసారి బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకోము ఆ పుస్తకాన్ని లేదండి అలా మేము తీసుకోము మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర మేము తీసుకుంటే మళ్ళీ మాకు సేల్ కాదండి అదంతా లేదండి మేము అలా తీసుకోలేము మీరు కావాలి అంటే మేము మీకు సగం మనీ రిటర్న్ చేస్తామండి మీరు అప్పుడు రిటర్న్ ఇయ్యవచ్చు కావాలి అంటే మీకు మేము ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాము మీరు అవసరము అంటే మీరు వేరే బుక్కుతోని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మీకు ఏ ఏ రకమైంది కావాలి ఓకే అండి ఈ పుస్తకాన్ని చూడండి మీకు ఒకసారి నచ్చితే తీసుకోండి ఇదిగోండి చూడండి బట్ దీనికి యాభై రూపాయలు ఎక్కువ అండి దానికంటే ఓకే ఓకే అండి థ్యాంక్ యూ